అవును జనం నగరాల్లో స్థిరపడేందుకు ఇష్టపడుతున్న కారణంగా గ్రామీణ ప్రాంతంలోని యువత సరియైన జీవిత భాగస్వామిని పొందడంలో సమస్యలు ఎదుర్కుంటారు అని నేను అనుకుంటున్నాను ఇందులో కొన్ని ఎలాంటివి కారణాలు ఉన్నాయో నేను చెప్తాను జనాభా ఉత్పత్తి గ్రామీణ ప్రాంతంలో జనాభా నగరాలకంటే తక్కువగా ఉంటుంది దీని అర్ధం ఒకే జనాభా నిర్దిష్ట వయసు మరియు ఆసక్తులతో ఉన్న వ్యక్తులని సంఖ్య తక్కువగా ఉంటుంది ఆర్థిక అవకాశాలు కూడా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఆర్ధిక అవకాశాలు నగరాలకంటే తక్కువగా ఉంటాయి దీని అర్ధం యువత తరచుగా నగరాలకు వెళ్ళటానికి ఎంచుకుంటారు ఇక్కడ వారికి మెరుగైన ఉపాధి మరియు ఆర్ధిక అవకాశలు ఉంటాయి మూడవదిగా సంస్కృతీ మరియు విలువలు గ్రామీణ ప్రాంతాలు మరియు నగరాలు చాలా భిన్నమైన సంస్కృతులు మరియు విలువలు కలిగి ఉంటాయి ఇది యువతకు వేరు వేరు ప్రాంతాలనుండి వచ్చిన వ్యక్తులతో కనక్ట్ అవ్వటానికి కష్టతరం చేస్తుంటాయి మరి ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామీణ ప్రాంతంలో యువతకు ప్రేమ మరియు వివాహం గురించి అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలి యువతను మరింత విభిన్నమైన సంస్కృతులు మరియు విలువలతో పరిచయం చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలి ఈ చర్యల ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు సరియైనది భాగస్వామిని ఎంచుకోవటంలో సులభాంతరం చేయవచ్చు గ్రామీణ ప్రాంతంలో ప్రేమ మరియు వివాహం గురించి అవగాహనను పెంచడానికి ప్రచారాన్నీ నిర్వహించాలి ఇది యువతకు ఈ అంశాల గురించి సరియైన సమాచారాన్ని అందించటంలో సహాయపడుతుంది గ్రామీణ ప్రాంతంలోని యువతకు వివిధ సంస్కృతులు మరియు విలువలు గురించి అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు నిర్వహించండి ఇది వారికి వేరు వేరు ప్రాంతాలనుండి వచ్చిన వ్యక్తులకు కనక్ట్ అవ్వాటానికి సహాయపడుతుంది అలాగే గ్రామీణ ప్రాంతంలోని యువతకు వివాహ సేవలను అంది అందించండి ఇది వారికి సరియైన జీవిత భాగస్వామ కనుగొనడంలో సహాయపడుతుంది ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క సరియైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది సులభం చేయవచ్చు